నమస్తే అండి కిషోర్ రెసిడెంట్ యేనా అండి సరే అండి సార్ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ఆంధ్రప్రదేశ్ రావాలని అనుకుంటున్నాం సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో కామన్ ఆక్టివిటీస్ ఏం ఉన్నాయి సార్ చేయడానికి ఓకే సార్ ఓకే సార్ ఎంత ఎంత డిస్కౌంట్ ఇస్తారు సార్

ఓకే సార్ ఓకే సార్ సార్ మేము అదే టోటల్గా టెన్ మెంబర్స్ వస్తున్నాం సార్ ఉన్నారు సార్ మా నానమ్మ మా తాతయ్య ఉన్నారు సో వాళ్ళకు ఏంటి అంటే ఫుల్ రిలాక్సింగ్ బెడ్ అనేది ఒకటి కావాలి సార్ అంటే స్లీపింగ్కి కానీ ఆక్టివిటీస్ గట్ట వాళ్ళకి ఈజీ అయిన ఆక్టివిటీస్ కావాలి సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థాంక్ యూ సార్ మొత్తము అమౌంట్ ఎంత పడుతుంది సార్ మేము టోటల్గా అయితే వన్ వీక్ ఉంటాము సార్

అవును సార్ ఓకే సార్ ఇస్తాము సార్

థాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ థాంక్ యూ సార్